వ్యాపారం వ్యాపారం చేయడం అనేది డబ్బులు సంపాదించడం కోసం సో మనం డబ్బులు ఎందుకు సంపాదించుకుంటాం మనం బ్రతకడం కోసం మనం బ్రతకాలంటే మనకు చాలా డబ్బులు అవసరం మనకు డబ్బులు అవసరం కాబట్టి మనం వ్యాపారం చేయడం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించుకోగలుగుతాం ఉద్యోగం చేయడం కన్నా వ్యాపారం చేయడం చాలా ఉత్తమం సో చాలా పెద్ద బిలియనేర్స్ మిలియనేర్స్ వీళ్ళందరు కూడా స్ వ్యాపారాల ద్వారా మాత్రమే అంత ఎక్కువ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు సంపాదిం సో మనం చాలా ఉదాహరణలు కూడా చూసాం సో సో బిల్ గేట్స్ సో వాళ్ళు ఉద్యోగం చేయలేదు వ్యాపారం చేసారు సో వాళ్ళు కాకుండా ఇప్పుడున్న బి మిలియ బిలియనేర్స్ ప్రపంచంలో అతిపెద్ద ధనికులు అందరు కూడా వ్యాపారం చేసిన వాళ్ళు సో మనకు సంబంధించిన వ్యాపారం చేయడం అనేది అది ఒక గొప్ప విషయం మరియు అది చాలా కష్టమైనది అండ్ అది కొంచెం తేలికైనది కూడా మీరు వ్యాపారం ప్రారంభించాలంటే అది ఏది అవుతుందని అడిగారు నేను వ్యాపారం ప్రారంభించాలంటే తప్పనిసరిగా ఒక రంగంలో అని కాదు నాకు తెలిసి నాకు ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ ఉన్న ప్రాంతాల ఏదైతే మనకు డిమాండ్గా అనిపిస్తుందో అది కంపల్సరీగా నేను వ్యాపారం చేస్తాను ఇప్పుడు ఈ మధ్యలో ఫుడ్డుకు సంబంధించిన వ్యాపారం చాలా గొప్పగా జరుగుతున్నది సో నేనైతే మా దగ్గరలో ఫుడ్ బిర్యానీ సెంటర్ పెట్టడం కానీ హోటల్స్లో వెళ్ళడం కానీ చేస్తాను ఎందుకంటే ఎక్కువ డబ్బులు మనం దీని ద్వారా మనం పొందగలుగుతాం తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లాభాలు ఆర్జించేది హోటల్స్ అండ్ ఫుడ్ బిజినెస్ ఫుడ్ కోర్ట్ లాంటివి ఇంకా వీలైతే చిన్న ప పెట్టుబడులతో మొబ సో మొబైల్ వెహి మొబైల్ హోటల్లాగా సో టిఫిన్ సెంటర్స్ అలాంటివి రద్దీ ఉన్న ప్రాంతాలలో పెడితే చాలా ఎక్కువ కూడా సంపా సంపాదించుకోగలుగుతారు నాకు తెలిసిన కొంతమంది స్నేహితులు ఉద్యోగాన్ని కూడా మానేసి కరోనా స సమయంలో వాళ్ళు వ్యాపారాలు చేసారు ఇలాంటి చిన్న ఫుడ్ కోర్ట్లాగా సో మొబైల్ హోటల్స్ టిఫిన్ సెంటర్స్ నడుపుతున్నారు ఇప్పటికి కూడా చాలా సంపాదించగలుతున్నారు ఒకరు దాదాపు అయిదు లక్షల వరకు కూడా సంపాదించగలుగుతారు సో అంతే కాకుండా ఇంకో కొంతమంది కూడా వాళ్ళు ఉపాధి ఇవ్వగలుగుతారు సో వ్యాపారం అనేది నాకు ఇష్టమైన స సబ్జెక్ట్ సో నేను చేయాల్సి వస్తే ఫ నేను హోటల్స్ ఫుడ్ బిజినెస్ అలాంటివి చేస్తాను ఇంకా అదే కాకుండా ఇంకా వాటర్ సెంటర్స్ మినరల్ వాటర్ అది చాలా తక్కువ మంది దాంట్లో ఉన్నారు సో మినరల్ వాటర్ సెంటర్స్ని అంటే వాటర్ బాటిల్ ప్యాకింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ని అలాంటివి పెట్టడం కానీ అది బస్ స్టాండ్ ప్రాంతాలలో అండ్ రైల్వే స్టేషన్లలో స అమ్ముకుంటే ఉంటే చాలా బాగుంటుంది సో ఇలాంటివి కాకుండా ఇంకా నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి వ్యాపారం చేయడం అనే ఆసక్తి మీద